బట్టలు ఉతకడానికి ఏమి చేస్తారూ బట్టలు ఉతకడానికి వాషింగ్ మేషిన్ని కొనుక్కుంటారు వివిధ వాతావరణ పరిస్థితులలో వాటిని ఎలా ఆరబెట్టుకుంటారంటే ఇంటిలోని ఫ్యానుల కింద తీగలు కట్టి వాటిని ఆర బెట్టుకునే పరిస్థితి వుంటుంది నీరు ఎక్కువ వృధా అవ్వకుండా ఎలా చూసుకోవాలి ఎప్పటికప్పుడు ట్యాప్లను కట్టివేస్తూ వుండాలి